సాధారణంగా వారానికి మూడు సార్లు ఒక గంట యోగా చేయడం మంచిది కావున రోజుకు ఒక గంట యోగా నేను చేయగలను ధ్యానం చేసేటప్పుడు మొదట్లో శ్వాస తీసుకోవడం కష్టం అయ్యేది కండరాల్లో నిరంతర నొప్పిని అనుభవించేదాన్ని చాలా కష్టంగా ఉండేది మొదట్లో తర్వాత తర్వాత అలవాటు అయ్యింది ఐదు లేదా పది నిమిషాలు యోగా సెషన్ కోసం మాత్రమే సమయం కేటాయించేదాన్ని అది పూర్తి సాధనను దాటవేయడం లేదా అప్పుడప్పుడు సుదీర్ఘ సాధన చేయడం కంటే మంచిది రోజుకు ఇరవై నిమిషాలు మాత్రమే కేటాయించగలిగితే అది పూర్తిగా సాధనను దాటవేయడం కంటే మంచిది శారీరక స్థితి మరియు అనుభవం ఆధారంగా యోగా చేయడానికి సమయం కేటాయించవచ్చు ఫస్ట్ మొదటగా మనం యోగా చేయాలి అంటే మన ఆరోగ్యం మెరుగుపరుచుకోవాలి మన అవయవాలు ఆరోగ్యంగా ఉన్నాయో లేదో చూసుకుని మనం యోగా ప్రారంభించాలి యోగా చేయడం వల్ల చాలా బెన్ఫిట్స్ ఉన్నాయి కావున నేను ఉదయాన్నే ఒక గంట యోగా చేస్తాను దానివలన శారీరక ఇబ్బందులు తొలగిపోతాయి మొదట్లో నాకు కండరాలు నొప్పిగా అనిపించేవి అది స్లో స్లో అది నెమ్మది నెమ్మదిగా అలవాటు చేసుకోవడం వలన ఇప్పుడు నాకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏమీ లేవు అంతే